శుభోదయం సార్ సార్ నన్ను మీ క్యాబిన్ కి రమ్మని తెలియపరిచారంటా దానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా సార్ దానికి కారణం ఏంటి సార్ అవునా సార్ ఎందుకని సార్ ఇంత సడన్ గా నన్ను ట్రాన్స్ఫర్ చేయదలుచుకున్నారు అవునా సార్ కానీ నాకుటుంబం అంతా ఇక్కడే ఉంది కదా సార్ ఇప్పటికిప్పుడు ఆ ప్రాంతంకాడికి వెళ్ళాలంటే నాకు కూడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కదా సార్ అవును సార్ మీరన్నది కూడా కరెక్ట్ అయితే నన్ను ఎప్పుడు ప్రయాణం అవ్వమంటారు సార్ అయితే నాకు ముందుగానే కొంత సమయం ఏర్పాటు చేయండి సార్ ఎందుకంటే నేను ముందుగా అక్కడ అద్దె కోసం ఇల్లు అవి అన్ని వెతుక్కోవాలి కదా సార్ ఎందుకంటే ఫ్యామిలీ తో ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి సార్ అలాగే సార్ అలాగే సార్ నన్ను ఇంకో ప్రాంతానికి ఏ ప్రాంతానికి దూర ప్రాంతంలో వేస్తున్నారు సార్ లేదంటే దగ్గర ప్రాంతంలోనా సార్ అవునా సార్ సరే సార్ అలాగైతే ఈ శుక్రవారం శనివారం సెలవు తీసుకుని నేను దానికి తగిన ఏర్పాట్లు అన్నీ మా కుటుంబంతో కలిసి చేసుకుంటాను సార్ దన్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ ఇక నేను వెళ్ళొచ్చా సార్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్